సామాజిక మధ్యమాలు ఇంకా ఆన్లైన్ నృత్యాలు ఆన్లైన్ పాటలు పాఠలు వలన సాంకేతిక నృత్య ప్రదర్శనలు ఇంకా పాటలు వంటివి ఎంతో దిగజారిపోయాయి ఎంతో నష్టాలు పాలయ్యాయి ఎందుకనగా నృత్యం నేర్చుకున్నప్పుడు ఉపాధ్యాయుడు దగ్గర మనం చిరునవ్వుతోనూ ఆనందంతోనూ ఎలా కల ప్రదర్శించాలో నేర్చుకుంటాము ఇంకా మన భావోద్వేగాలు కూడా మనం మంచిగా నేర్చుకుంటాము ఒకరు పట్ల ప్రేరణ చూపుతూ మనం నృత్యాన్ని ఎలా నేర్చుకోవాలో వినోదాన్ని ఎలా అందించాలో తెలుసుకుంటాము అలాగే భాషలు తెలపడానికి అలాగే కొత్త పరిచయాలు పెంచుకోవడానికి కొత్త పరిచయాలు పెంచుకోవడానికి నృత్యం ఉపయోగపడుతుంది వాటిని వ్యాయాయం గాను లేదా సాధారణ పరిస్థితులుగా కూడా ఎంపిక చేసుకుంటారు ఈ రాష్ట్ర కలను మనము ఎంతో దిగజారుకుంటూ పోయాము ఈ ఆన్లైన్ క్లాసులు ఇంకా మాధ్యమాల వలన ఈ ఇండస్ట్రీలకి ఎంతో నష్టం వచ్చింది ఈ ఆన్లైన్ క్లాసులు వలన పిల్లలు ఎవరూ కూడా ఇండస్ట్రీలుకి వెళ్లకుండా ఎంతో ప్రభావం అయితే చూపుతుంది ఈ నృత్య పాఠాలకు ఎంతో ఇబ్బంది కలుగుతుంది ఈ విధమైన ఈ విధమైన భాషలను కొత్త కొత్త అవకాశాలను పుట్టించడానికి ఆన్లైన్ క్లాసులు ఎంత మంచిగా నేర్పినను ఆనందాన్ని చిరునవ్వుని కలను భావోద్వేగాన్ని నేర్పించలేక పోతున్నాయి